మా ప్రాంతంలో ఎక్కువగా మొక్కలు నాటేందుకు ప్రజలు చేపట్టిన కార్యక్రమం హరితహారం ఈ కార్యక్రమంలో ఇంటింటికి ఐదు చెట్లు నాటాము చెట్లు నాటడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే చెట్లు నరికి వేయడం వలన చాలా నష్టాలు కూడా ఉన్నాయి చెట్లు నరకడం వలన వర్షాలు కురవవు వర్షాలు కురవకపోతే చెరువులు బావులు ఎండిపోయి వాన్ నీళ్ళ కొరత ఏర్పడుతుంది దాని వలన ఆక్సిజన్ కూడా అందక చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు అందుకని చెట్లు నరకడం ఆపేయాలి వీలైనంతవరకు చెట్లను పెంచాలి అని నా అభిప్రాయం